ఇప్పుడు మనం తెలంగాణనే చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ కులీ కుతుబ్ షా పరిపాలించిన హైదరాబాది భాగ్యనగరంగా చెప్పుకునే హైదరాబాద్ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రదేశాలు వాళ్లు పరిపాలించిన విధానాన్ని వారు నిర్మించిన భాగ్యనగరాన్ని తెలియజేస్తుంటాయి ఇప్పుడు మొట్టమొదటిగా హైదరాబాద్ చూసుకుంటే గోల్కొండ కోట కొన్ని మైళ్ళ దూరాన్ని ఒకటి కాదు రెండు కాదు కొన్ని మైళ్ళ దూరంలో విస్తరించిన గోల్కొండ కోటని ఎంతో మంది రాజులు సమన్యాయంతో పరిపాలన చేయడం జరిగింది వాళ్ళు పరిపాలించిన విధానానికి గోల్కొండ కోటే వారికి సవాలు చేసేలా గోల్కొండ కోటలో కూడా లోల లోపల ఏదైతే రాజుల సమాధుల చుట్టూ పూల తోటలు

ఢిల్లీ రాష్ట్రం చూసుకుంటే ఢిల్లీ రాష్ట్రంలో అనేకమైన ప్రదేశాలు కోటలు గుళ్ళు ఎన్నో కట్టించిన వారు ఎంతో గొప్ప వారిగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో ఆనాటి కాలంలో ఢిల్లీయే ముఖ్యమైన పాత్ర పోషించిన రాష్ట్రంగా ఉండడం జరిగింది ప్రతి భారతదేశాన్ని పరిపాలించిన రాజులంతా ఢిల్లీలో సమావేశం అవ్వడం జరిగేది కావున ఢిల్లీ విషయానికి వస్తే ఇప్పుడు మనం వాడుకునే పార్లమెంట్ కానీ తాజ్మహల్ కానీ ఎర్రకోట కానీ గేట్ వే ఆఫ్ ఇండియా కానీ ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో ఏదైతే మన తాజ్మహల్ ఉన్నదో ఒక నది ప్రవహించే దాని ఒడ్డున కట్టి తన భార్య సమాధిని అలా పెట్టి కట్టించిన ఒక రాజు

ఉన్న తాజ్ హోటల్ ఎంతో ఆహ్లాదకరంగా చూడ్డానికి కనిపింపగా కనిపించడం జరుగుతుంది కేరళ కేరళ అనేది ఒక అందమైన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు ఏదైతే పచ్చని చెట్లు పచ్చని గడ్డి అందమైన వాతావరణం అందమైన కట్టుబాట్లు ఎంతో అందంగా కేరళని రూపు దిద్దిన ఒక చిత్రకారుడు లేడు

అదేగాక ఇప్పుడు భారతదేశంలో తన వంతు అయినా దేవాలయంలో ఒకటి మొదటైన శ్రీ పద్మనాభ స్వామి దేవస్థానం కేరళలోనే ఉండడం విశేషం అలాగే శబరిమలై శబరిమలై స్వామి స్వామి దగ్గరికి ఎంతోమంది ఆ మాల వేసుకొని దేవిని స్మరించుకోవడానికి అందరూ కేరళనే వెళ్లడం జరుగుతుంది అలాగే

వేసి పోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు చల్లని చూపే మనుషులకు దివ్యమైన బాటని భావించే కొంత మనుషులు ఉంటారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు దేవాలయానికి విరాళంగా ఇచ్చి వాళ్ళ బాధల్ని చెప్పుకొని వెళ్ళిన ధనవంతులు కొన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి అదేగాక ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచంలోనే భూలోక స్వర్గం అని పిలువబడే జమ్మూ కాశ్మీర్ చల్లనైన ప్రదేశంగా నిండు మంచుతో చూడడానికి కనువిందుగా ఉండే ప్రదేశం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎక్కడ పండని పంట ఆపిల్ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే పండడం విశేషమైన విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బుగు భూగోళం మొత్తంలో స్వర్గంగా పిలవబడే జమ్మూ కాశ్మీర్ ఎంతటి అందాలతో ఎంతటి కనువిందుగా చూడడానికి మన రెండు కళ్ళు చాలవని చెప్పడం చాలా విశేషం ఎందుకంటే అది కేవలం ఒక రాష్ట్రంగా లేదా ఒక గుంపుగా ఉన్న ప్రజలు కాదు అది ఒక స్వర్గం ఎవరైతే మరణించిన తర్వాత వెళ్లే స్వర్గాన్ని చూడముందుకే జమ్మూ కాశ్మీర్ అని ఒక స్వర్గం ఉందని భావించి యుద్ధాలు కాని ఎన్నో వివిధ రకాలు జరుగుతున్నాయి ఇప్పటికి భారతదేశం జమ్మూ కాశ్మీర్ని పోగొట్టుకోవడం జరగలేదు జమ్మూ కాశ్మీర్ ఎన్ని యుద్ధాలు చేసినా జమ్మూ కాశ్మీర్ భారతదేశానిది అని చెప్పవచ్చు

ఎన్నో విషయాలు ఎన్నో కట్టకాలు ఎన్నో ఎన్నో మరెన్నో చేశారు కాబట్టి ఆనాడు వాళ్లు నిర్మించిన ఆ రైల్వేస్టేషన్ కానీ ఇండివిజువల్ రైల్వే స్టేషన్ కానీ డ్యాములు కానీ అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండడం మరీ మరీ విశేషంగా చెప్పుకోవచ్చు భారతదేశం అనే ఒక దేశం ప్రదేశాలకు మరియు కట్టుబాటులకు మరియు ఆనవాయితులకు కట్టుబడి ఉండే దేశంగా ఆనాటి నుంచి చెప్పుకోవడం జరుగుతుంది